హలో సార్ నమస్తే సార్ సార్ అది గణేష్ ఫోటో స్టూడియోనా సార్ ఏం లేదు ఒక నెక్స్ట్ మంతు టెన్కి మా బాబుది అన్నప్రాసన ఫంక్షన్ ఒకటి ఉంది సో ఫంక్షన్కి ఫోటోస్ అవి తియ్యాలి కొంచెం వీడియో ఫోటోస్ ఇవన్నీ అవసరం సో అందుకని ఫోన్ మీరు ఫ్రీగా ఉంటారా లేకపోతే ప్రోగ్రామ్ వేరే ఉందంటారా

ఫ్రీగా ఉంటారా అయితే చెప్పండి సార్ ఫోటోస్ కమ్ వీడియో రెండు కావాలి ఆ చెప్పండి చెప్పండి దాన్ని బట్టి మాట్లాడుదాము సార్ చిన్న ఫంక్షనే కదా మీరు సిక్స్ అంటే అవును అవునులే కానీ సార్ కొంచెం చూడండి సార్ మరీ సిక్స్ థౌజండ్ అంటే మాకు ఇబ్బంది అవుతుంది కానీ ఒక చేయండి ఓకేనా ఎంతమంది వస్తారు సార్ కుర్రోళ్ళు మీరు ఒక్కరే వస్తారా కుర్రవాడిని పంపిస్తారా ఫోటోస్ మాత్రం చాలా క్లారిటీ రావాలి బాగుండాలి ఓకే ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సార్ అయితే పదవ తారీకు బుక్ చేయండి ఓకే ఓకే